నేను ఉదయం లేవగానే పంట పొలాలని చూసుకోని వ్యవసాయం చేసుకుంటూ అదేవిధంగా జాబ్ చేసుకుంటూ నా కుటుంబంతో పచ్చని పొలాలలో సరదాగా ఇల్లు కట్టుకోని అక్కడే గడుపుతూ నేను సంతోషమైన జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను నాకు ఇది చాలా ఇష్టము చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ఇల్లు వ్యవసాయం చేసుకుంటూ ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రవేల వచ్చి మరల వ్యవసాయం చూసుకోని పశువులను చూసుకోని అధికంగా ఆర్దికంగా డబ్బులు సంపాదించుకోని నా కుటుంబంతో సంతోషంగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇలాంటి జీవితం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అదృష్టంగా నేను భావిస్తాను కుటుంబంతో సంతోషంగా చల్లని వాతావరణంలో కాలుష్యం లేని జీవితాన్ని గడపడం అనేది ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను అందుకే నాకు మా గ్రామంలో మా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పొలం మధ్య ఇల్లు కట్టుకోని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను